మనము అక్కడికి వెళ్ళి కారం వేసుకొని తిన్నా కానీ నాకు అమృతంలా అనిపిస్తుంది ఎందుకంటే ప్రశాంతతతో ఉంటాము కాబట్టి ఇక్కడ స్ట్రెస్ లేకుండా ఒత్తిడి ఇలాంటివి ఏమీ లేకుండా హాయిగా ఉంటాము ముఖ్యంగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పొ మా అమ్మమ్మతో పాటు నేను పొలంకి వెళతాను వెళ్ళి అక్కడ వాళ్ళు పనిచేస్తుంటే నేను చూస్తూ నేను కూడా కొంచెం చేస్తాను అని నాకు అంత రాదు కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటాను ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ కొంచమైనా వస్తుందేమో అని ఇంకా అక్కడ ఆ ఎండకి మా అమ్మమ్మ నన్ను నీడకి కూర్చోబెడతుంది వాళ్ళు ఎండలో పనిచేస్తూ నన్ను అయినా కానీ నీడలో కూర్చోబెడుతూ అలా అనుకున్న వాళ్ళ వాళ్ళ స్వార్థం అనుకోవాలి మనము ఇగ కాబట్టి ఇంకా అలానే నేను అక్కడ చెట్ల క్రింద కూర్చుంటాను అక్కడ చాలా చెట్లు ఉంటాయి రేగి కాయలు ఇలాంటివి అవన్నీ తెంపుకుంటూ ఆడుకుంటూ తిరుగుతాను పొలం మొత్తం ఇంకా అక్కడ నేను చేసే పని ఏంటంటే ప్రక్కనే బావి ఉంటుంది ఆ బావిలో చాలా మంది ఈత కొడుతుంటారు అందరూ పల్లెటూరు అన్నాక ఇంటి ప్రక్క చుట్టూ అందరు మనకి చుట్టాల్లాగే పిలుచుకుంటాము వరసలతోనే పిలుచుకుంటాము ఇంకా తమ్ముడు అక్క అంటూనే అందరితో మంచిగా ఆనందిస్తాను ఇంకా అక్కడకిపోతే మన మనశ్శాంతి అంతా ఇక్కడున్న ఒత్తిడి మొత్తం అక్కడికి పోగానే ఇట్ల పోతుంది అది అమ్మని చూసో తెలియదు అమ్మమ్మగారిని చూసో తెలియదు మనకి ఆ పల్లెటూరి వాతావరణం చూసో తెలియదు

ఒత్తిడి పోవాలని మొదటిగా నేను వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది మా అమ్మమ్మ గారి ఊరికి అక్కడ చాలా ప్రశాంతత కొబ్బరి చెట్లు పొలాలు పంటలు కల్లు ఈతకల్లు ఇలా చాలా బాగుంటాయి ఏదైనా పండగ వస్తే ఇంకా అంత సంతోషమో అందరు వాకిట్లోనే ఉంటారు సాయంత్రం పూట కాగానే రోజు అమ్మమ్మలు అందరూ కూర్చొని ముచ్చట్లు పెడతారు ఇప్పుడు మనం కూడా కూర్చుంటాము ముచ్చట్ల కోసం ఇంకా ఏదైనా ఎవరికి ఏమైనా కానీ

ఉద్యానవనం అంటే నాకు చాలా ఇష్టం మా మాకు దగ్గర్లోనే ఉద్యానవనం ఒకటి ఉంటుంది పెద్దగా ఉంటుంది అది గవర్నమెంట్కి సంబంధించింది ఆ ఉద్యానవనంలో ఇది పార్క్ అంటారు దాంట్లో కూడా చాలా ఆట వస్తువులు ఇవన్నీ ఉంటాయి చాలామంది పెద్దవారు అందరూ వాక్యం కోసం వస్తారు కొంతమంది ఆడుకునే దానికి వస్తారు కొంతమంది సమయాన్ని గడపాలని వస్తారు కొంతమందికి ఆలోచనలు ఎక్కువ ఉంది ఒత్తిడితో ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతత కోసం వస్తారు నేను వెళతాను ఇంకా అక్కడ ఆడుకునేవి కూడా చాలా ఉంటాయి ఇంకా నాకు అలా పిల్లలతో కలిసి ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం కాబట్టి నేను కూడా అక్కడ ఉండి చాలా ఆడుకుంటాను ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అరుస్తూ ఉంటే నాకు చాలా వినసొంపుగా ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా వెళ్ళేది అయితే ఆడుకోవడానికి నాకు ఒత్తిడి పోవడానికి ఎప్పుడు నాకు ఒత్తిడిగా అనిపించినా ఎప్పుడూ నాకు నచ్చకున్నా నేను ఉద్యనవనంలోకి వెళతాను అది కూడా మా దగ్గరలో ఉండేది ఉంటుంది ఒకటి ఎంత బాగుంటుందో అది గవర్నమెంట్ది కానీ చాలా బాగా చేసారు దాంట్లో ఉండే ఇంతకు ముందు దాంట్లో అంత బాగుండకపోతుందంటే అంటే చెత్త మొత్తం వేస్తుండే కానీ ఇప్పుడు మనకి చాలా బాగా చేస్తున్నారు మన సొసైటీ నుంచి ఇంకా దానికి చాలా మంది హెల్ప్ఫుల్గా ఉండడంతో చాలామంది కోపరేషన్తో ఉండటంతో చాలా ఘనంగా మంచిగా ఉంది

నా ప్రయత్నం నేను ప్రయత్నిస్తూ ఆ మల్లన్న స్వామి గుడికి వెళతాను నేను బాగా అంటే నా పేరు చెప్పగానే అందరూ విని అందరికీ ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే మల్లన్న స్వామి గుడికి వెళుతుంది ఆమెనేనా అనుకుంటారు అంత భక్తి కలదాన్ని అన్నిసార్లు వెళతాను ఒక వారానికి ఒక నెలకి ఒక రెండు మూడుసార్లు అయినా వెళతాను అతి తక్కువగా అంటే రెండుసార్లు అతి ఎక్కువగా అంటే

మూడవది అత్యంత లాస్ట్గా ప్ర ప్రయాణించేది ఏంటంటే ఉద్యానవనం ఈ మూడు అంటే నాకు చాలా ఎంతో ఇష్టం ప్రయాణం అనేది కొంతమందికి ఒత్తిడిలా ఉంటుంది ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేయాలా బస్సులల్లో అంత దూరం ప్రయాణం చేయాలా అని విసుక్కుంటారు కానీ నాకు అలాగ కాదు ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే కానీ ఈ మూడు చోట్లకి వెళ్ళాలి అంటే చాలా ఆనందంగా ఉంటుంది నిద్రలో లేపిన కానీ వెళతాననే చెప్తాను అంత ప్రశాంతంగా ఉంటుంది మూడు స్థలాలు మీకు ప్రయాణంగా చేయాలని అనిపిస్తుంటుంది కాకపోతే అది మనకు ఇష్టం లేని స్థలాలు అనుకో మనకు చేయాలి అనిపించదు అదే మనకి ఇష్టమైన స్థలాలు అనుకో ఆ ప్రయాణం మీద చాలా ఆత్రుత ఉంటుంది ఒత్తిడి వల్ల నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను ఒత్తిడులు తగ్గడం కోసమే ప్రయాణాలు చేస్తాను ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలని నేను ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటాను